పాడడం మొదలు పెట్టాలి లేదా మెరుగుపరచుకోవాలనుకునే వారికి నేను ఏమి సలహా ఇస్తానంటే వారు చాలా కృషి చేయాలి ఆ గొంతును కూడా మనం ఎప్పుడూ వేడి నీళ్లతో సరి చేసుకుంటూ ఉండాలి మిరియాలు ఇవన్నీ వాడితే కొంచెం అలా గొంతుని ఎప్పుడూ మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి దాని వలన మనం పాడే పాట అది ఆసృతో శృతితో బాగా బయటకి వస్తుంది మన గొంతులో ఉన్న గాంభీర్యం బయటకి ఉండాలి చాలా కృషి చేయాలి పాడడం అంత చిన్న విషయం కాదు చాలా కృషి చేస్తే తప్ప మనం పాటలు పాడడం దానిని మెరుగు పరచుకోవడం అనేది చాలా కష్టం కష్టంతో కూడుకున్న వ్యవహారం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి